మా ప్రాంతంలో పర్యాటకం గురించి సముద్రం బీచ్లు బీచ్ బాపట్ల సూర్యలంక బీచ్ చీరాల బీచ్ ఓడరేవు రామాపురం బీచ్ మోటుపల్లి పొట్టి సుబ్బయ్య పాలెం అక్కాయ పాలెం ఇయన్నీ బీచ్లు మాకు అన్నీ విధాలుగా పర్యాటకులు హైదరాబాదు నుంచి కూడా ఇక్కడికి బీచ్లు బీచ్లు చూస్తానికి వస్తారు స్నానాలు చేసి శుభ్రంగా రిసార్ట్ల కాడుంటారు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ వసతులు ఉంటాయి ఇక్కడ నాలుగు రోజులు కూడా ఉంటారు హైదరాబాదు నుంచి కూడా వస్తుంటారు గుళ్ళు దేవాలయాలు దేవాలయాలున్నాయి ఎవరొచ్చినా కానీ ఏ ఇబ్బందీ లేదు ఇబ్బంది లేకుండా అన్నీ వసతులతో ఇక్కడ బీచ్ బ్రహ్మాండమైన ఫేమస్ సూర్యలంక బీచ్ బాగుంటుంది అన్నీ వసతులు కలిగి ఉంటాయి తర్వాత ఓడరేవు చీరాలా పొట్టి సుబ్బయ్య పాలెం రామాపురం రామాపురం బీచ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతో ఆనందంగా వచ్చి పర్యాటకులు వచ్చి ఇక్కడ ప్రతీ శనివారం ఆదివారం రెండు రోజులు కూడా వందల వందల మంది వచ్చి స్నానాలు చేసుకోని ఇక్కడే రీసార్ట్లల్లో ఉంటారు రెండు మూడు రోజులు కూడా ఇక్కడ బస చేస్తారు

పొట్టి సుబ్బయ్య పాలెం వేటపాలానికి దగ్గెరగా ఉంటది అక్కడికి అక్కడికి కూడా వందల మంది వస్తుంటారు శుభ్రంగా స్నానాలకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ వసతులతో అక్కడ కూడా బాగా వసతి ఉంది ఇక్కడ దేవాలయముంది గంగాలమ్మ గుడి అక్కడ పూజలు చేస్తారు చాన్నాళ్ళ కిందట మాట చాలా పాత గుడి అది